ఈ భూమి మీద నాకు బాగా తెలిసిన ఐదు దేశాలు అనగా ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా అమెరికా ఈ ఐదు నాకు బాగా తెలిసిన దేశాలు